అవునండి ఇలా ఒక స్థలం మా స్టార్టప్ కోసం ఒక స్థలాన్ని లీజుకు తీసుకున్నాం కదండీ మీ దగ్గర అవునండి అవును ఆ స్థలానికి మొదటిగా విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి కదా అవును ఆ కనెక్షన్ కోసం దరఖాస్తు చేయడానికి ఏమేం కావాలండి ఆధార్ కార్డు నా డీటెయిల్స్ కావాలా సరే అండి అదే మీరే కదా యజమాని భవన యజమాని మేము లీజుకు తీసుకున్న స్థలానికి యజమాని కదా అవునండి ఇలా కనెక్షన్ కావాలి అవును ముందు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి కనెక్షన్ కోసం ఇలా అప్లై చెయ్యాలంటా మీతో ఒకసారి చెబ్దామనేసి అవునండి అవును దరఖాస్తు చేయడానికి ఈ ప్రక్రియ చేయమన్నారు మా పేరు మీదే వస్తుందండి అది